నమస్కారమండి నా పేరు సురేష్ అండీ నేను ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నాను దాని గురించి కొంచెం మీకు వివరించి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చేద్దామని అనుకుంటున్నానండీ దాని గురించి మాట్లాడదామని వచ్చాను

తప్పకుండా అండీ మీకు మాములుగా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి అంటేనండి మీకు అంటే అకస్మాత్తుగా ఏదైనా జరిగినా అంటే అనుకోకుండా ఆక్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా జరిగినా మీకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగ పడుతుందండి మీ కుటుంబానికి లేకపోతే మీ పిల్లలకి ఈ మీరు కట్టేదానికన్నా మీకు ఎంతైతే కడదాం అనుకున్నారో అంతా కూడా మీ కుటుంబానికి అనేది తిరిగి చేరుతుందండీ అది వెళ్ళది మాములుగా మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారండీ అంటే ఏం లేదండీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీ పేరు మీద వేసుకోవచ్చు మీ పిల్లల పేరు మీద కూడా వేసుకోవచ్చండి ఒకవేళ మీ పిల్లల పేరు మీద వేసారనుకోండి అదేమో అంటే మీ ఆ పిల్లల పై చదువులకి కానీ వారి పిల్లలకి కానీ ఉపయోగపడతాయి అండి ఈ ఇన్సూరెన్స్లన్నీ అది రెండు రకాలు ఉంటాయండీ అంటే లాంగ్ టర్మ్ పాలసీలని ఉంటాయండీ అలాగే షార్ట్ టర్మ్ పాలసీలనేవి కూడా ఉంటాయి ఈ లాంగ్ టర్మ్ పాలసీలు అనేవండీ దాదాపు అవి ఎలా అంటే ఇరవై సంవత్సరాల వరకు కట్టాల్సి వస్తుందండి అంటే ఇరవై సంవత్సరాలలో మీరు ఇరవై కట్టరు ఆ ఇరవై సంవత్సరాల వరకు కడుతూ ఉండాలి అది అలాగే షార్ట్ టర్మ్ అనేది పదిహేను సంవత్సరాలు ఉంటుందండీ లేదండీ లేదు అంటే ఇప్పుడు ఎలా అంటే అండి ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇరవై సంవత్సరాలు అడిగారు కాబట్టి ఇరవై సంవత్సరాల్లో మీరు కట్టాల్సిందల్లా పదిహేడు సంవత్సరాలు కడతారు అండి నెలకి మీరు ఎంచుకున్న ప్లాన్లో నెలవారీ చొప్పున ఎంత అయితే కడతారో అంత పదిహేడు సంవత్సరాలు కడతారు అండి కట్టిన తరువాత మిగితా మూడు సంవత్సరాలు ఏమవుతుంది అంటే కంపెనీ తరపున కడతారండీ కంపెనీయే భరిస్తుంది ఆ మూడు సంవత్సరాలు ఆ ఇస్తారు కానీ అండీ కొంత టైమ్ అనేది పడుతుందండీ సమయం అంటే ఎలాగంటే మీకు పాలసీ తీసుకున్నాక మీకు మీ దగ్గర బాండ్ పేపర్ అనేది ఉంటుంది ఇస్తారు బాండ్ పేపర్లు తీసుకుని వెళ్ళి మీ అక్కడ ఇన్సూరెన్స్ ఆఫీస్లో చూపిస్తే వాళ్ళు అవి చెక్ చేసుకుంటారండీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటారు ఇలాంటివి అన్నీ చేసి అది కరెక్టా కాదా దానికి నామినీలు ఉన్నారా లేదా ఇలాంటివి అన్నీ చూసుకుని ఆ తరువాత వాళ్ళు సైన్ పెడతారండీ డబ్బులు ఇచ్చెయ్యమన్నట్టు దానికి దాదాపు మూడు నెలలు టైమ్ పడుతుందండి వడ్డీ అనేదండీ మీరు ఎంచుకున్న దాని మీద ఉంటుందండి మీరు ఇప్పుడు ఆ కట్టేదాని మీద అయితే కనుక మీరు ఇరవై సంవత్సరాలు అన్నారు కాబట్టి ఆ ఇరవై సంవత్సరాలు అనే ప్లాన్ మీద అయితే ఆ మూడు శాతం వడ్డీ అని వస్తుందండి మీకు సరేనండీ ఇదిగోండి మా విసిటింగ్ కార్డు ఇదిగోండి దీని మీద నా నెంబర్ ఉంటుంది ఒకవేళ మీరు వెయ్యాలని అనుకుంటే నాకు ఒకసారి చేశారనుకోండి నేను వచ్చి మీకు మళ్ళీ ఒక వేళ్ళ అర్ధం కాకపోతే వివరించి మళ్ళీ వేస్తానండీ ఉంటానండీ